హలో సార్ అవును నేను అభిలాష్ మాట్లాడుతున్నాను గ్యాస్ డెలివరీ బాయ్ మీకు ఎలా సహాయం చేయగలను సార్ అవునండి రితీష్ గారు మీ పేరు గుర్తొచ్చింది మీ బుకింగ్ ఇరవై రెండవ తేదన రిజిస్టర్ అయింది మేము షెడ్యూల్ ప్రకారం ఇవాళ మీ డెలివరీ చేయాల్సింది కొద్దిగా ఆలస్యం అవుతుంది ఎందుకంటే ట్రాఫిక్ ఎక్కువగా ఉంది అంతే కాదు రెండు మూడు గోడౌన్ నుంచి సిలిండర్లు ఎత్తాల్సి వచ్చింది సరిగ్గా చెప్పారు సార్ గతంలో కూడా మీరు రెండు సార్లు ఇంట్లో లేకపోయారు తర్వాత మళ్ళీ వేచి ఉండల్సి వచ్చింది అందుకే ఇప్పుడు ముందు ఫోన్ చేయడమే ఉత్తమం ప్రస్తుతం నేను ఐదవ డెలివరీలో ఉన్నాను ఇంకొన్ని ఇంటికి వెళ్ళాల్సి ఉంది నా లెక్క ప్రకారం మీ ఇంటికి మూడున్నర లేదా నాలుగున్నర గంటల మధ్యలో చేరగలను ప్రయత్నిస్తాను సార్ నా లిస్టులో మీ ఇంటి అడ్రస్ తర్వాత మూడు డెలివరీలు మాత్రమే ఉన్నాయి నేను అదే రూట్లో ఉంటే మీ ఇంటికి ముందుగా వచ్చేస్తాను కాకపోతే ఏదైనా అనుకోకుండా ఆలస్యం అయితే ఫోన్ చేసి అప్డేట్ ఇస్తాను ఇప్పుడున్న యాప్లో అలాంటి ఫీచర్ లేదు సార్ కానీ త్వరలో మేము ఒక కొత్త యాప్ ప్రారంభించబోతున్నాం అందులో లైవ్ ట్రాకింగ్ నోటిఫికేషన్ పేమెంట్ హిస్టరీ అన్నీ ఉండబోతున్నాయి మీకు ఉపయోగపడుతుంది మీరు డిజిటల్ పేమెంట్స్ చేస్తే చాలు సార్ ఫోన్పే గూగుల్ పే పేటిఎమ్ ఏదైనా సార్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే సరిపోతుంది నా దగ్గర రసీదు కూడా ఉంటుంది డిజిటల్ పేమెంట్ అయిన తర్వాత మీరు కన్ఫర్మేషన్ చూపించగలిగితే చాలు అవును సార్ అది చిన్న మిస్కమ్యూనికేషన్ కానీ ఇప్పుడు క్లారిటీ ఉండటం మంచిది చాలా థ్యాంక్స్ సార్ మేము డెలివరీతో పాటు మంచి కమ్యూనికేషన్ కూడా అందించాలనుకుంటున్నాం మీరు ఇలాంటి మాటలు చెప్తే మాకు మరింత ఉత్సాహం ఉంటుంది తప్పకుండా సార్ నేను పదిహేను నిమిషాల ముందే మీకు కాల్ చేస్తాను ముచ్చట ముచ్చటైన సంభాషణకు ధన్యవాదాలు సార్ మళ్ళీ కలుదాం